హలో నమస్తే అండి మేస్త్రీ గారేనా మాట్లాడేది సార్ ఏమి లేదు సార్ మాది ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది దాని పైన ఖాళీ స్థలము పైన స్లాబ్ ఇదేయ్యాలి ఓన్ హౌస్ ఉంది పైన ఇంకొక స్టేర్ కట్టాలి ఇంకొక ఫ్లోర్ కట్టాల్సొస్తుంది సార్ ఓకే

ఓకే ఎంత పడుతుందండి అంకణంకి ఎ ఎయిటి థౌజండు ఇప్పుడేమి అంటే మాకు మాకు మొత్తం కాంట్రాక్ట్ మొత్తం తీసుకోవాలి సార్ ఎంత ఎంత అవుతుంది మొత్తం నిండా నాకు వచ్చేసి నాకు పది లక్షల్లో బిల్డింగ్ మొత్తం కంప్లీట్ చెయ్యాలనుకున్నామంటే అంటే తక్కువ బడ్జెట్లో చేసుకోవాలనుకున్నాము పది లక్షల్లో మాకు మా కంప్లీట్ చేసిస్తారని అనుకుంటున్నాను మాదొచ్ ఇరవై అంకణాలు సార్ అయ్యో అంత రెండు లక్షలంత పెట్టుకోలేము మీరొక్కసారి రండి చూడండి పైన ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వెయ్యండీ ఏమేమి కావాలో మెటీరియల్ రాసిచ్చారు ఏమేమి కావాలో మెటీరియల్ రాసిచ్చారంటే దాని బట్టి తెచ్చుకుంటాము తెచ్చుకుని మీకు ఇచ్చేస్తాము మరి మీరు ఎప్పుడొస్తారు సార్ ఇక్కడికి ఓకే మొత్తం మీరే ఉంటారు కదా లేబర్స్ అంతా మేము అంతా ఏమి మాట్లాడుకో పనిలేదు కదా మధ్యాహ్నం భోజనాలు ఏవైనా పెట్టాలా మీకు సెపరేట్గా మీరే మొత్తం మీరే చూసుకుంటారా ఓక్ ఓకే అండి ఓకే అండి మీరు వస్తాను అంటే మా అడ్రెస్ వచ్చేసి ఇక్కడ సూళ్ళూరిపేట దా సార్ మాది సూళ్ళూరిపేట ఒకసారి వచ్చారంటే మీరు ఒకసారి చూశారంటే ఎంత అవుతుంది దానికి ఎస్టిమేషన్ వేశారంటే దాని బట్టి మేము చెప్తాము సార్ మాకైతే ఎక్కువ ఎస్టిమేషన్ అయితే ఏంమి లేదు నాకు పది లక్షల లోపల కంప్లీట్ అయిపోవాలి ఒకసారి రండి చూద్దాము ఓకే అండి థ్యాంక్ యు థ్యాంక్ యు